నాకు ఆసక్తికరంగా అనిపించిన ప్రస్తుత విషయం ఏమిటంటే భారత దేశంలో జరుగుతున్న సాంకేతిక పరిమాణాలు భారతదేశంలో ఒక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మరియు ఇది సాంకేతికతలో కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది భారతదేశంలోని సాంకేతిక పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది భారతదేశంలో అనేక విజయవంతమైన సాంకేతిక కంపెనీలు కూడా ఉన్నాయి అవి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తున్నాయి భారతదేశంలో సాంకేతికత యొక్క పెరుగుదల అలాగే దేశంలోని ఆర్థిక వ్యవస్థకు ఘననీయమైన ప్రయోజనాలను అందిస్తుంది సాంకేతికత మెరుగుపరుస్తుంది ఉద్యోగాలను స్పష్టిస్తుంది మరియు దేశం యొక్క ప్రపంచ దృష్టిని మెరుగుపరుస్తుంది మన దేశంలోని సాంకేతికత యొక్క పెరుగుదల గురించి నాకు ఆసక్తి ఉంది ఎందుకు అంటే ఇది ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం ఒక ముఖ్యమైన సంకేతం భారతదేశం సాంకేకి సాంకేతికతలో ఒక ప్రముఖ శక్తిగా మారడానికి అవకాశం ఉంది మరియు ఇది దేశం మరింత అభివృద్ధి చెందడానికి మరియు ప్రపంచంలో మరింత ప్రభావితంగా ఉండటానికి సహాయపడుతుంది భారతదేశంలో సాంకేతిక పరిమాణాలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్ట్ అప్ సెక్టార్ల్లో ఒకటి అలాగే భారతదేశంలో ప్రతి సంవత్సరం వందలాది కొత్త స్టార్ట్అప్లు ప్రారంభించబడుతున్నాయి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ మార్కెట్లో ఒకటి భారతదేశంలో దాదాపు వన్ పాయింట్ త్రి బిలియన్ మంది మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్లైన్ రిటైల్ మార్కెట్లో కూడా ఒకటి భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు వంద బిలియన్ డాలర్ల ఖరీదు గల గూడ్స్ అండ్ సర్వీసెసు దొరుకుతున్నాయి మన భారతదేశంలో సాంకేతిక పరిమాణాలు ఒక ముఖ్యమైన సంఘటన మరియు ఇవి దేశం యొక్క భవిష్యత్తు కోసం గణనీయ ప్రభావాన్ని చూపుతాయి